నాకు తెలిసిన బండ్ల పేర్లు కారు స్కూటర్ బైక్ బస్సు లారీ మారుతి ఎయిట్ హండ్రెడ్ వేగనర్ అంబాసిడర్ టాటా సుమో షిఫ్ట్ డిజైనర్ స్కార్పియో ఫార్చునర్ జీప్ ఇథియాస్ కొరళ్ళ బెంజ్ బెంజ్ ఎఎఎండి ఆస్టన్ మార్టిన్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆడి ఎ త్రి ఏ ఫోర్ ఎ సిక్స్ క్యూ వన్ క్యూ త్రీ క్యూ ఫైవ్ క్యూ సెవెన్ జాగ్వర్ పజేర్ మిట్సుబిషి అబార్ సియాజ్ ఎలాంట్రా వెర్నా వెన్యూ ఇన్నోవా క్వాలీస్ ల్యాండ్సన్ లంబర్ఘిని బిఎమ్డబ్ల్యూ